ఫైనాన్షియలీ హై ఉన్న వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి కంటిన్యూ అవుతారు ఫైనాన్షియలీ లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న జాబ్లు చూసుకుంటారు అండ్ మిగతా వాళ్ళందరూ కుటుంబ వ్యవహారాన్ని కంటిన్యూ చేస్తారు